మా సమూహంలో రోగాల వైద్యం గురించి ప్రభుత్వం విద్య మరియు అవగాహన కార్యక్రమాల కార్యక్రమాల గురించి సరిగా నిర్వహించడం లేదు అసలు మాకు దారి మీద అవగాహన తెప్పించడం లేదు సరిగ్గా చెప్పడం లేదు ఎప్పుడో నెల ఆరు నెలలకు ఒకసారి అలా వచ్చి ఏదో చెప్పేసి వెళ్ళిపోతున్నారు దాని గురించి పట్టించుకోవడమే లేదు రోగాల గురించి రోగాల వైద్యం గురించి మేము సరిగ్గా చెప్పడం లేదు దాని గురించి అసలు కేర్ తీసుకోవడమే లేదు అలాగే ఈ విద్య విద్య కూడా సరిగ్గా ఉండటం లేదు విద్యా పుస్తకాలు సరిగ్గా ఇవ్వడం లేదు సరిగ్గా చెప్పడం లేదు టీచర్స్ సరిగ్గా లేరు